కాకినాడ జిల్లాకి ఒక పేరు ఉందండి అదేంటంటే కళలకు నిలయమండీ కాకినాడ జిల్లా అనేది ఏంటంటే ఇందులో ఒక కళాకారుడు కాని ఒక లేకపోతే ఒక నాట్యకారుడు కాని సంగీత విధ్వంసకుడు కాని ఇలాంటి ఎంతోమంది కాకినాడ నుంచి వెళ్ళి పెద్ద పెద్ద స్థాయిలో స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి వీళ్ళందరూ ఈ కాకినాడ జిల్లాలోని కాకినాడలోనే వాళ్ళందరూ పుట్టి పెరిగారండి ఈ ఈ కాకినాడలో ఈ కళలకే కాకుండా చారితాత్మకత కూడా చాలా ఎక్కువుందండి కాకినాడలో మనం ఒక పిఠాపురం రాజా గారిని తీసుకున్నాం అనుకోండి లేకపోతే ఒక నవాబు గారిని లేకపోతే ఈ దేవా ఇక్కడున్న దేవాలయాలు ఇక్కడున్న ఈ స్థూపాలు కాని లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చరిత్రను అంటే మన పూర్వీకుల యొక్క చరిత్రను వివరించే తగ్గ ఉంటాయండి ఇవి వారి చరిత్రను వివరించేవే కాదండి మన కళక్కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఏంటంటే ఆ కాలంలోకి మన తాతల కాలంలో ఇలా ఉండేదనమాట మన కాకినాడ జిల్లా ఇ ఇలా ఉండేదండి కానీ ఇప్పుడు ఈ కాలంతో పాటు ఈ కాకినాడ కూడా పరిణామం చెందుతుందండి ఎందుకంటే మనకి ఇంతకు ముందు ఇక్కడ ఏంటి మన ఈ షాపింగ్ మాల్స్ అనేవి ఎక్కువ ఉండేవి కాదండి మన చిన్నప్పట్లో కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఏది కొనుక్కోవాలన్న సరే అన్ని రెడీమేడ్లో మనకి ప్రతిదీ కూడా దొరుకుతుందండి ఒక షర్ట్ కాని లేకపోతే ఒక ఏ వస్తువైనా సరే మనకి అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయండి ఈ కాకినాడని స్మార్ట్ సిటీగా ఎప్పుడైతే మా ప్రభుత్వం నిన్ అది గుర్తించిందో అప్పుడినించి ఏంటంటే రవాణా సంస్థలు కూడా ఎంతో మెరుగుపడ్డాయండి రోడ్లు లేకపోతే ఈ లైట్లు ఈ డ్రైనేజీ వ్యవస్థ ఇవి కూడా కొంచెం కొద్దిగా ఈ చెత్త నివారణ లేకపోతే ఈ సముద్రంలో జరిగే ఈ ఈ రవాణా సంస్థలు ఇవన్నీ కూడా ఎంతో మెరుగుపడ్డాయండి